హలో హలో టాక్సీ భాయ్ క్యాహువా భాయ్ ఏమైంది ఇంతవరకు ఇక చాలదు మేము చెప్పి మీకు బుక్ చేసి దదాపు హాఫ్ యాన్ అవర్ అయ్యింది దాదాపు నలభై నిముషాలు పూర్ పూర్తిగా అయిపోతుంది ఇప్పటివరకు రాలేదు అంటేదేంటంటే దేరి దేనికి లేట్ అయ్యింది ఆ ఎందుకు అట్లా లేట్ అయ్యిందని అడుగుచున్నాను మళ్ళీ తిరిగి మీరు ఏ సమయానికి వస్తారు ఇంకా ఎంత టైం పడుతుంది చెప్పండిమరి అదే హాఫ హాఫ్ యాన్ అవర్ లేట్ అయ్యింది హాఫ్ యాన్ అవర్ హాఫ్ యాన్ అవర్ అయింది మేము వెయిట్చేయబట్టి ఇప్పుడుఇంక ఇప్పుడు మీరు వచ్చే సమయం చెబితే మేము దాన్నిబట్టి మళ్ళీ ఇంక వేరేది చెయ్యాలా లేదా అనేది ఆలోచిస్తాం మరి అదే చెప్పండి మరి టూ హావర్స్లో మీరే చెప్పండి ఏమైంది చెప్పండి మరి సరేనా